హలో సార్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీనేనా సార్ మేము కొత్తగా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాము మాకు ఇంతవరకు ఏం లేదు అట్లా అంటే ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే ఫ్యామిలీ తరఫున తీసుకుంటే బాగుంటుందా సింగల్గా తీసుకుంటే బాగుంటుందా అని

ఓకే అంటే అంటే సింగిల్గా కంటే ఫ్యామిలీ తరఫు ద్వారా అంటే ఇప్పుడు ఫ్యామిలీలో మేము సిక్స్ మెంబెర్స్మీ అట్లా తీసుకుంటే బాగుంటుందని అంటున్నరా

ఓకే ఓకే ఓకే సార్ ఓకే మీరు ఇప్పుడు న్యూగా తీసుకుంటున్నారా న్యూ జా న్యూగా ఉండేవాళ్ళని అంటే ఫ్రెషర్స్ అంటే మేము తీసుకోవాలని అనుకుంటున్నాం మా ఇంటి పక్కన వాళ్ళు మీ దగ్గరే పే చేశారంట వాళ్ళు చెప్పారు మేం కూడా తీసుకోవాలని అనుకుంటున్నాం మీకు రేపు వీలు అవుతుందా ఓకే సార్ రేపు మరి ఓకే ఓకే ఓకే సర్ రేపు రేపు వచ్చి మా డీటెయిల్స్ అవన్నీ తీసుకోండి ఓకేనా ఓకే సర్ ఓకే థాంక్ యూ అండి